ఆ హలో ఆ చెప్పండి

ఆ చెప్పండి హలో

ఆ మేమే యాప్లో చూసాము అండి ఆ మీది గైడెన్స్ అని విన్నాను మేము ఏదైనా ప్లేస్కి వెళ్దాము అనుకుంటున్నాము వరంగల్లో ప్లేసెస్ గైడ్ చేస్తారా అండి ఆ చెప్పండి ఇంకా ఆ వరంగల్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అండి మేము ఇక్కడ కరీంనగర్ అండి ఆ వరంగల్కి అంటే రిలేషన్ది మ్యారేజ్ ఉంది వస్తాము అండి ఇంకా అలానే చూద్దాం అనుకుంటున్నాము చూసుకుంటాము కంప్లీట్గా ఒకే మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అండి వన్ హ వరంగల్లో ఉందా అండి ఆఫీసు అక్కడికి వచ్చాక ఈ నుంబర్కి కాల్ చేయాలా అండి డీటెయిల్స్ ఇవి అన్నీ అంటే ఎంత మనీ అవుతుంది రూము ఆ వెహికల్ చార్జెస్ ఇవి అన్నీ మీ ద అక్కడకి వచ్చాక చెప్తారా అండి ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అండి మ్యూజియం ఒక్కటేనా